నేను ఆరు నెలల క్రితం శాంసంగ్ కంపెనీ వాళ్ళ దగ్గర టీవీని కొనడం జరిగింది టీవీని కొన్నాక వాళ్ళు ఒక సంవత్సరం దాకా వారంటీ ఇచ్చారు కాకపోతే మాకు అది కొన్నా నాలుగు నెలలకే టీవీ అనేది స్క్రీన్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అందుకోసం మేము వాళ్ళ కంపెనీ వాళ్ళ దగ్గరకి వెళ్ళి వారంటీని అడిగితే వాళ్ళు ఆన్లైన్లో సర్వీస్కి కంప్లైంట్ ఇమ్మని చెప్పారు అది మూడుసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ కంపెనీ వాళ్ళు స్పందించలేదు అందుకని మేము మళ్ళీ కంపెనీ వాళ్ళనీ సంప్రదించడం చేసాము కానీ వాళ్ళు కూడా మేము ఏం చేయలేము అని చెప్పారు ఇంక చివరికీ మా ఇంట్లో వాళ్ళ ఒత్తిడి చేత నేను బయట డబ్బులు ఇచ్చుకొని మేము బాగు చేయించుకున్నాము కాకపోతే దాదాపు దానికి మూడువేల రూపాలకి పైగానే నాకు ఖర్చు అయింది అలాగా చేసినప్పటికీ కూడా మళ్ళీ రెండు నెలలకి అనేది రెండు నెలలకి సౌండ్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరిగింది ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేయించినా కూడా టీవీ అనేది కూడా అంతగా పని చేయలేదు స్క్రీన్ మీద కూడా ఇంకా మచ్చలు అలా ఉన్నాయి అలాగే దాంతోపాటు సౌండ్ కూడా సరిగ్గా రావట్లేదు అందుకని చెప్పేసి మేము కంపెనీ వాళ్ళని ఎన్నిసార్లకి సం సంప్రదించినా సరే వాళ్ళ దగ్గర నుంచి మంచి స్పందన అనేది మేము రా మాకు రాలేదు ఈ విధంగా మాకు శాంసంగ్ కంపెనీ టీవీతో చాలా చేదు అనుభవం అనేది ఎదురైంది ఇకమీద మేము ఎప్పుడూ కూడా శాంసంగ్లో ఎటువంటి వస్తువులు కూడా తీసుకోకూడదని మేము నిర్ణయించుకున్నాము ఎందుకంటే కస్టమర్ సర్వీస్ లేకపోతే మనం ఇంత డబ్బులు పెట్టి కూడా మనకి మంచి వాల్యూ ఉన్న ప్రోడక్ట్ అనేది రాలేదు అలాగే దాంతోపాటు నాకు మా కుటుంబ సభ్యులు నుంచి కూడా చాలా తీవ్రంగా ఒత్తిడి అనేది కూడా రావడం జరిగింది ఎందుకంటే దాదాపు పదిహేను వేల రూపాయలు పెట్టి నేను టీవీ కొనడం జరిగింది అది కనీసంలో కనీసం సంవత్సరం కూడా పని చేయలేదు నాకు నాలుగు నెలలకే అదీ టీవీ అనేది సమస్యలు తెచ్చిపెట్టింది ఈ సమస్యలు అనేది ఈ సమస్యల వల్ల నాకు అదనంగా ఇంకొక ఐదు వేల రూపాయలు పైగానే ఖర్చు అవడం జరిగింది డబ్బులు అయితే అయ్యాయి కానీ అది కూడా టీవీ అనేది మునుపటి లాగా పనిచేయట్లేదు అది మాకు ఆ టీవీని ఏం చేయాలో కూడా తెలియట్లేదు అంత దారుణంగా ఈ శాంసంగ్ కంపెనీ వాళ్ళ ఒక్క సర్వీస్ అనేది ఉంది నేను ఇతరులకు కూడా నేను శాంసంగ్ కంపెనీ యొక్క వస్తువులు కొనే ముందు ఆలోచించుకోమని నేనైతే చెప్తాను ఎందుకంటే మనకి డబ్బులు పెట్టినప్పుడు మంచి వస్తువు అనేది చాలా మనం మంచి వస్తువనేది వాళ్ళ దగ్గర నుంచి మనం మనం కోరుకుంటాము కానీ వాళ్ళు ఆ విధంగా చెయ్యట్లేదు అందుకే నేను ఇక మీదట ఎప్పుడూ కూడా శాంసంగ్ వస్తువులు అనేవి కొనను కూడా అలాగే నా కుటుంబ సభ్యులతో కూడా నేను ఆ శాంసంగ్ కంపెనీ యొక్క ప్రోడక్ట్లు అనేవి నేను కొనిపించను